మా ఇంట్లో పనులు చేసి టైంలో నాకు చాలా పిచ్చి లేస్తుంది ఎందుకంటే నాకు పనులు చేయడం రాదు మా అమ్మ చాలా పనులు చెప్తుంది నాకు ఇంట్లో చేయమని నేను ఒక్క పని కూడా చేయను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంతవరకు ఒక్క పని కూడా చెప్పలేదు మా అమ్మ వాళ్ళు ఇక పెద్దగా అవుతుంటే చెబుతుంటే కొంచెం ఇరిటేటింగ్ ఉండేది కోపం వచ్చేది వారి పైన కోప్పడేది కూడా కానీ వారు నన్ను ఏమీ అనకపోయేది వాళ్ళు చాలా మంచి వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫాదర్ కానీ మదర్ కానీ చాలా మంచివారు నేను అయితే ఇంత వరకు ఒక్క పని కూడా చేయలేదు కానీ పనులు బాగానే ఉంటాయి చేస్తుంటే నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి రాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటాయి ఏదో ఒక టైంలో మనం పనులు చేయాలి కదా ఆ పనులు రానప్పుడు ఎవరో ఒకరు మనలని మాట అనడం కానీ అవి ఇవి అని చెప్తారు మమ్మీ వాళ్ళు చేయాలి నేర్చుకోండి అని నేర్చుకోవడం వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి నేను కొన్ని రోజుల నుంచి చేస్తున్నాను పనులు

అని ఉంటది చాలా ఇష్టమైంది అంటే పని ఏమి ఉందంటే కుక్ చేయడం మంచిగా అనిపి మంచిగా అనిపిస్తుంది నాకు కుక్ చేస్తుంటే అది బాగా రాకున్నా అమ్మవాళ్ళు బాగానే ఉంది కర్రీ బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి అని చెప్తారు చేయడం చాలా ఈజీ కాకపోతే కొన్ని కొన్ని చేయడంలో చాలా కష్టం అది బాగున్నా బాగోలేకున్నా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తింటారు కుక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం కుక్ చేయడం చాలా ఈజీ ఏంటి ఇంట్లో ఎక్కువ బోళ్ళు తోమడం కన్నా ఇల్లు ఊడవడం కూడా రాదు నాకు కానీ అప్పుడప్పుడు సాంగ్స్ పెట్టుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఇల్లు ఊడుస్తాను చిన్న చిన్న పనులన్నీ చేసేస్తాను ఇల్లు నీట్గా ఉంచుకోవడం అంటే ఇష్టం కాకపోతే పనులు చేయడం మాత్రం రాదు నాకు చాలా వరకు అయితే అమ్మే అన్ని పనులు చేస్తుంది నాకు ఒక సిస్టర్ ఉంది తను మాత్రం నేను మా మమ్మీతో చేయించుకుంటే తను నాతో చేయించుకుంటుంది పనులన్నీ ఆమె ఇప్పుడు మాత్రం హాస్టల్లో ఉంది తను ఇక్కడ ఉంటే మాత్రం నాకు టార్చరే చాలా కష్టపెడుతుంది తను నన్ను ఒక్కోసారి మమ్మీ బయటకి వెళితే మాత్రం మమ్మీతో చేయించుకుంటావు కానీ నువ్వు నాకు చేసి పెట్టవా అంటుంది గొడవ పడుతుంది చాలా కొట్టుకుంటాము మేము అసలే పనులు చేయడం రాదు కానీ బాగానే చేస్తాను కొంచెం కొంచెంగా కొంచెం చేసి